ఆ అవును కస్టమరునే రిటనా రిటను అంటే ప్రోడక్ట్ మంచిగా రాలేదు అండి అంటే డ్యామేజ్ అయింది ప్రోడక్ట్ నచ్చలేదు డేసా టూ త్రీ డేస్ అయింది వాట్ సార్

ఆ అటువంటివే వచ్చాయి ఏక్ బాటిల్ వచ్చింది ఆ డామేజస్ ఒకే ఒకే ఈవినింగ్ ఈవినింగ్ వరకు కలెక్ట్ చేసుకోండి

ఒకే ఒకే రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ త్రీ

ఏమి లేదు ఏమి లేదు లేదు లేదు ఏమి లేదు అటువంటి ఇంట్రెస్ట్ ఏమి లేదు జస్ట్ రిటర్న్